ఆ హలో ఓకే మేడమ్ చాలా థాంక్స్ మా రెస్టారెంట్ వచ్చినందుకు మా రెస్టారెంట్కి కాల్ చేసినందుకు మా దగ్గర ఈ ఫుడ్ చాలా ఫుడ్ ఫేమస్ ఉంటుంది మేడమ్ మేము హోమ్ డెలివరీ కూడా చేస్తాము మీకు ఎంతమందికి అయినా కూడా మేము అరెంజ్ చేస్తాము మా దగ్గర ఎగ్ నూడిల్స్ ఎగ్ బిర్యానీ ధంకా బిర్యానీ ఇంకా ఫ్రైడ్ రైసు ఇంకా వచ్చేసి ఆ గప్ చుప్పులు కూడా ఉంటాయి మేడమ్ చాలా ఫుడ్ ఫేమస్ ఉంటుంది ఇక్కడ మంచురియా అయితే ఇంకా ఇంకా ఫేమస్ ఉంటుంది మేడం మేము బజ్జిలు కూడా చేస్తాము మా దగ్గరన అయితే ఎక్కువ శాతం ఫేమస్ అయిందని అయితేనే ఎగ్ నూడుల్స్ ఫేమస్ మేడమ్ మీకు మీరు ఎంత ఓకే మేడం ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ రేటు టూ హండ్రెడ్ ఉంటుంది మేడం మీకు ఎలాంటి ఐటెం అయినా కూడా నేను మీకు హోమ్ డెలివరీ చేస్తాను మాకు ఒక టూ అవర్స్ టైం ఇస్తే మేము అన్ని ప్రిపేర్ చేసి మీకు అడ్రస్ ఇక్కడ వ్రాసి పెట్టండి మీకు ఎక్కడ కావాలో అక్కడ మేము హోమ్ డెలివరీ చేస్తాము మేడమ్ ఓకే మేడమ్ చాలా థాంక్స్